నమస్తే మేడం మీరంటే నాకు చాలా ఇష్టం అండి మీ సినిమాలు కూడా నేను అన్ని చూస్తాను మీ సాంగ్సు చాలా బాగుంటాయి డాన్స్ కూడా బాగా చేస్తారు మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటండి మీ అందానికి మీరు మూవీస్లో కూడా చాలా నటిస్తారు నేను మీకు చాలా పెద్ద అభిమానిని అండి మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని ఇలా కలుస్తానని అనుకోలేదు ఓకే అండి ఓకే చాలా మంచిది సరే అండి చాలా మంచిది అవకాశం ఇస్తారన్నందుకు మీకు